మనకు నచ్చిన సినిమాలు అంటే నవ్వించే సినిమాలు మనకు చాలా ఇష్టం దాంట్లో నాకు చాలా బాగా నచ్చిన మూ సినిమా వచ్చి భద్ర ఎందుకంటే ఆ భద్ర సినిమాలో ఒక స్నేహితుడు కోసం అతను వాళ్ళ ఫ్యామిలీ మొ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తన చేతిలో తీ తీసుకుని అంటే అంటే తన్ కుటుంబాన్ని చం చంపేయడం జరుగుతుంది ఆ చంపేసిన తర్వాత అతని అతని స్నేహితుని కూడా చంపేస్తారు అయితే అతని స్నేహితుడు కుటుంబాన్ని చంపేయడం వల్ల అతని యొక్క పగని ఇతను తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి పాటకులు పాటలు కూడా చాలా బాగుంది ఆ కథ కూడా చా చాలా బాగా నచ్చింది